గుంటూరు జిల్లాలో ప్రధాన జాతిపరమైన భాషా సమూహాలు ఏంటంటే అండి హిందువులు ముస్లింలు బౌద్ధులు సిక్కులు వీళ్ళు కూడా ఉంటారు క్రైస్తవులు కూడా ఉంటారు వీళ్ళు ఎవరి పండుగ వచ్చినా సరే కలిసి మెలిసి పండగ చేసుకుంటాం అండి అదేంటంటే ఇప్పుడు క్ర క్రిస్మస్ వచ్చిందంటే వాళ్ళు కేక్స్ తెచ్చి ఒక గిఫ్ట్ ప్యాక్ల చేసి పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి అలాగా పంచిపెడుతు ఉంటారు హిందువులు అయితే సంక్రాంతి అది వచ్చినప్పుడు వాళ్ళు చేసుకున్న పిండి వంటలు వాళ్ళ రిలేటివ్స్కే కాకుండా ఇక్కడ మనకి అద్దెకున్నటువంటి వారు ఎవరైనా సరే క్రైస్తవులైన ముస్లింలైన అందరికీ కూడా పంచిపెట్టుకొని వారి యొక్క సంబరాన్ని సంతోషాన్ని తెలియపరచుకుంటాం అన్నమాట మా గుంటూరు జిల్లాలో అయితే మరి చెంచులు అనే ట్రైబ్స్ ఉంటారండి వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళ భాష కూడా కొంచెం తెలుగు తెలుగే కానీ మారుతు ఉంటుంది వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారండి వాళ్ళు ఒక రకమైనటువండి కొంచెం స్లాంగ్ అయితే మాట్లాడుతారు కానీ వాళ్ళు కూడా కలిసే ఉంటారండి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జాతిపరమైనవిగా పండగలవి చేసుకుంటు కలిసి ఉంటారండి మాతోను అందరు కలిసే పండగలవి చేసుకుంటాం అండి అయితే ముస్లింలేమో ఉర్దు మాట్లాడతారు తెలుగు కూడా మాట్లాడతారండి పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళతో అన్ని లాంగ్వేజ్లు కలిసే మాట్లాడుకుంటాం ఇంకా క్రైస్తవులైతే అన్ని మాట్లాడతారు ఇంకా హిందువులైతే చక్కగా అందరితో కూడా కలిసే మాట్లాడుకుంటాము పండుగలు కూడా కలిసే చేసుకుంటాం